తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా ఇది తూర్పున పశ్చిమగోదావరి జిల్లా దక్షిణాన కృష్ణా జిల్లా పశ్చిమాన విశాఖపట్నం జిల్లా తూర్పున బంగాళాఖాతంలో సరిహద్దులుగా ఉంది జిల్లా రాజధాని రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్యమైన పరిశ్రమలు ఆర్థిక కారకాలు ఏంటంటే వ్యవసాయం జిల్లాలోని ప్రధానమైన వ్యవసాయ పంటలు వరి పత్తి మిరప మొక్కజొన్న చెరుకు కొబ్బరి మామిడి పుచ్చకాయ బొప్పాయి కమలా అరటి టమాట మిరియాలు క్యారెట్లు మరియు బంగాళదుంపలు ఇవి తయారి జిల్లాలోని ప్రధాన తయారి పరిశ్రమలు ఏంటంటే ఫుడ్ ప్రోసెసింగ్ సిమెంట్ పరిశ్రమలు ప్ల్యాస్టిక్ టెక్స్టైల్స్ ఫర్నిచర్ కెమికల్స్ మరియు ప్ల్యాస్టిక్ సేవా రంగం జిల్లాలోని ప్రధాన సేవారంగాలు ఏంటంటే టూరిజం విద్య ఆరోగ్య సంరక్షణ వ్యాపారం మరియు బ్యాంకింగ్ జిల్లాలో కొన్ని ముఖ్యమైన కర్మాగారాలు సంస్థలు ఏంటంటే శ్రీ బాలాజీ ఫ్రూట్ క్యానింగ్ శివదుర్గ ఇండస్ట్రీస్ రాజమండ్రిలో ఉన్న ఈ కంపెనీ ఫ్రూట్స్ మరియు జ్యూస్లను క్యాన్ చేస్తుంది ఫెటెక్స్ ఇండస్ట్రీస్ రాజ ఇది రాజమండ్రిలో ఉన్న ఈ కంపెనీ సిమెంట్ను ఉత్పత్తి చేస్తుంది గోదావరి ట్రైబుల్స్ ఫుడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీ అనేది రాజమండ్రిలో ఉన్న ఈ కంపెనీ స్థానికంగా పండించే పళ్ళ మరియు కూరగాయలను ప్రొసెస్ చేస్తుంది శ్రీరామ్ ఫుడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీ అనేది రాజమండ్రిలో ఉన్న ఈ కంపెనీ స్థానికంగా పండించే పళ్ళ మరియు కూరగాయలను ప్రోసెస్ చేస్తుంది